మారుతున్న వాతావరణం భారతదేశంలోని వ్యవసాయాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది వరదలు కరువులు కఠినమైన శీతాకాలాలు తుఫానులు మరియు వడగళ్ల వాన వంటి విపక్తులు వ్యవసాయ దిగుబడిని తగ్గించడం పంట నష్టం కలిగించడం మరియు రైతుల ఆదాయాన్ని దెబ్బతీయడం వంటి సమస్యలను కలిగిస్తాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండులో భారత దేశంలోని అనేక ప్రాంతాలు వరదల్లో బాధపడ్డాయి ఇది వరి పత్తి మరియు ఇతర పంటలకు నష్టం కలిగించింది కరువు కూడా ఒక సమస్య ఇది రెండు వేల ఇరవై ఒకటిలో భారత దేశంలోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది ఇది పంట దిగుబడిని తగ్గించింది మరియు ఆహార ప్రవర్తనను దెబ్బతీసింది ఈ సమస్యలను ఎదుర్కోవడానికి రైతులు అనేక చర్యలను తీసుకుంటున్నారు వారు మరింత పంట సాగు పద్ధతులను ఉపయోగిస్తున్నారు వీటిలో వరదలకు మరియు కరువులకు తట్టుకోగలిగిన రకాలను పండించడం వాటికి ఆదా చేయడం మరియు మట్టిని ఉంచడం వంటివి ఉన్నాయి వారు ప్రభుత్వం నుండి సహాయం కూడా పొందుతున్నారు ఇందులో బీమా రాయితీలు మరియు ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి మారుతున్న వాతావరణం భారత దేశంలోని వ్యవసాయాన్ని ఒక పెద్ద సవాలు రైతులు ఈ సవాలను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంకా చాలా పని చేయాల్సి ఉంది